ఏడు ఎనభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై వేల మూడు వందల యాభై ఆరు తొంభై వేల ఐదు వందల తొంభై తొమ్మిది